ద పర్ హలో రైల్వే బుకింగ్ అండి మాట్లాడేది హలో రైల్వే బుకింగ్ ఆఫీసరేనా అండి మాట్లాడేది హలో మేడం మేము తెలంగాణలో మేము టూరుకు వస్తున్నాము అంటే ట్రైన్ ట్రైన్స్ అయితే ఇప్పుడు టికెట్స్ ఎట్లా ఉంటాయి పేమెంట్ ఆన్లైన్ ఆఫ్లైన్ మెథడ్స్ ఎట్ల ఉంటాయా అని తెలుసుకుందాం అని మని కాల్ చేసినాం మేడం కేరళ మేడం కేరళ నుంచి ఇప్పుడు హలో కాదు మేడం ఇప్పుడు బస్సులు ఫ్రీ కదా బస్సు తెలంగాణలో బస్సులు ఫ్రీ కదా బస్సులలో వస్తే బాగుంటుందా రైల్వేలో ట్రైన్ అయితే బాగుంటుందా అని కాదు మేడం ఇప్పుడు టికెట్ బుక్ కాదు మేడం ఇప్పుడు టికెట్ బుక్ చేస్తాము బుక్ చేసినాక మేము కాన్సెల్ చేసుకోవాలి అనుకుంటే మరల రీఫండ్ అవుతాయా మేడం ఇప్పుడు ఆఫ్లైన్ అయితే ఇప్పుడు కాన్సెల్ చేసుకుంటే మరల ఎంబటే నెట్ ఇస్తారా మేడం క్యాష్ హలో ఆన్లైన్లో అయితే రీఫండ్ వస్తాయా ఓకే మేము ఇప్పుడు టూ డేస్లో వస్తాం మేడం ఓకే మేడమ్